అమ్మ ఒడి ఆసర రుణ మాఫీ ఫీజు రియంబర్స్మెంటు చేయూత అందులో అమ్మ ఒడి ద్వారాగా మా అబ్బాయికి పదిహేనువేలు ప్రతీ సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చాయి తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కింద మా బాబు కాలేజులో చదువుతున్నాడు దానివల్ల మేము చాలా ప్రయోజనం పొందుతున్నాము ఫీజులు కట్టక్కర్లేదు తరవాత చేయూత కింద పద్ నలబైఐదు సంవత్సరాలు నిండినోళ్లకి నెక్స్ట్ సంవత్సరం పద్దెనిమిదివేలు వత్తునాయి ఆ పద్దెనిమిదివేలుతో చిన్న కొట్టు కిరాణ కొట్టు పెట్టుకుని మేము లబ్ది పొందుతున్నాము దానివల్ల మాకు చాలా లాభదాయకంగా ఉంది ఇబ్బంది ఏం పడుకోకుండా పిల్లల్ని చదివిచ్చుకోడానికి మా ఇంట్లో ఇబ్బంది పడకుండా మంచిగా జీవించడానికి ఈ పథకం వల్ల అమ్ మా అమ్మాయి పెళ్లికి చాలా ప్రయోజనం పొందుతున్నాము ఒక్కొక్క పథకం నుంచి ఒక్కో విధంగా లాభదాయకంగా ఉంది ఎందుకంటే ప్రతీ పథకం నుంచి ఏదో ఒక రూపంగా లబ్ది పొందుతున్నాము చాలా సంతృప్తికరంగా ఉంది పథకాల వల్ల మేమైతే చాలా ప్రయోజనాలు పొందుతున్నాం